తూర్పుగోదావరి జిల్లాలో పాటించే కొన్ని సాధారణ సామాజిక ఆచారాలు మరియు సంస్కృతిక ఆచారాలు ఉన్నాయి వాటిలో ఉగాది ఉగాది తెలుగు క్యాలెండర్ యొక్క మొదటి రోజు ఇది నూతన సంవత్సరం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజున ప్రజలు కొత్త దుస్తులు తరిస్తారు వారి ఇళ్ళను శుభ్రపరుస్తారు మరియు నూతన సంవత్సర కోసం దేవుళ్ళను ప్రార్థిస్తారు మన్యం జాతర మన్యం జాతర అనేది తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో జరిగే ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఈ పండుగలో ప్రజలు ఒక కొండపైకి యాత్ర చేస్తారు మరియు మన్యం దేవుడిని దర్శిస్తారు పొంగల్ పొంగల్ అనేది తమిళనాడు కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ ఈ పండుగలో ప్రజలు పండ్లు ధాన్యం మరియు ఇతర ఆహారాలను ఉడికించి దేవుళ్ళకు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆచారాలు మరియు పద్ధతులు తూర్పుగోదావరి జిల్లా యొక్క గుర్తింపుకి మరియు సమాజానికి ఎంతగానో దోహాద పడుతాయి ఈ ఆచారాలు జిల్లా యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతాయి ఈ ఆచారాలు జిల్లాలోని విభిన్న సామాజిక వర్గాల మధ్య సామరస్యాన్ని పెంచుతాయి ఈ ఆచారాలు జిల్లాలోని ఆధ్యాత్మికతను పెంచుతాయి ఉదాహరణకు ఉగాది పండుగనాడు జిల్లాలోని ప్రజలందరికీ ఒక సాధారణ గుర్తింపును అందిస్తుంది ఈ పండుగను జరుపుకునేటప్పుడు ప్రజలు వయస్సు కులం లేదా మతంతో సంబంధం లేకుండా కలిసి చేస్తారు మన్యం జాతర జిల్లాలోని మన్యం ప్రాంతం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పండుగ ప్రాంతం యొక్క చరిత్ర మరియు సంప్రదాయాలు గుర్తించి ప్రజలకు తెలియజేస్తుంది పొంగల్ పండుగ జిల్లాలోని వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఈ పండుగ ధాన్యం యొక్క పంటను జరుపుకుంటుంది ఇది జిల్లా ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన భాగం తూర్పుగోదావరి జిల్లాలో అనేక ఇతర సామాజిక మరియు సాంస్కృతిక ఆచారాలు ఉన్నాయి